మా ప్రాంతంలో జనం ఇష్టపడే ప్రధాన టెలిఫోన్ బ్రాండులు ఏంటంటే ఐఫోన్ రియల్మీ రెడ్మీ సాంసంగ్ ఎందుకనగా వాటిలో ఉన్న ఫీచర్లు జనానికి ఆకర్షణీయంగా ఉంటున్నాయి నా వద్ద రియల్మీ ఉంది ఇది తక్కువ రేటుకు అన్ని ఫీచర్లను కలిగి ఉంది తక్కువ డబ్బులుకి వచ్చే విధంగా అన్ని ఫీచర్లు ఉంటే తక్కువ బడ్జెట్లో అందరు కొనుక్కోగలుగుతారు కాబట్టి నేను ఈ రియల్మీని ఎంచుకున్నాను ఇంకొకటి ఫోన్లో మేము ఎక్కువగా చూసేది ఫీచర్లు ఏంటంటే ర్యాము ఎంత ఉంది ఎంత స్పీడ్గా ఇది వర్క్ అవుద్ధి కెమెరా క్వాలిటీలు బ్యాటరీ యొక్క క్వాలిటీలు ఇంకా మెమోరీ ఎంత ఇచ్చారు అనేది చూస్తాము